హలో లక్ష్మీ డైరీ పార్లరా అండి అండి మేము టౌన్ నుంచి కాల్ చేస్తున్నాము మాకు ఒక పది లీటర్లు పాలు కావాలి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయా ప్రెజెంట్ ఇప్పుడు లీటర్కి ఎంత లెక్కన పడుతుందండి మీకు మీ దగ్గర అవునా మాకొక పది లీటర్లు ఆర్డర్ పంపిస్తారా మీరు పాలు రేపు ఉదయానికి పంపించండి అలాగే పెరుగు ఉందా మీ దగ్గర అవునండి పెరుగు కూడా ఒక ఐదు లీటర్లు పంపించండి ఇప్పుడు ఎలా మీ దగ్గర పాలు ఆ పర్లేదండి పాలు రేపటికి విరిగిపోకుండా ఉంటాయా అలాగే అంత కొంచెం క్వాలిటీ ఉండే ప్యాకెట్స్ పంపించండి అలాగే నెయ్యి కావాలండి మీ దగ్గర నెయ్యి దూద్ పేడ ఉందా పాాలకోవ

నెయ్యి ఒక టూ కే జీస్ కావాలండి కే జీ ఎంత పడుతుంది సరే అండి ఒక టూ కే జీస్ పంపించండి అవి కూడా దూద్ పేడ వచ్చి ఒక టూ బాక్సెస్ పంపించండి మాకు రేపు మార్నింగ్ నైన్ కల్లా ఇక్కడ శాంతి నగర్ ఉంది కదా అక్కడికి డెలివర్ చేసేయండి అలాగే అండి ఇప్పుడు పది లీటర్ మొత్తం పది లీటర్ పాలు ఐదు లీటర్లు పెరుగండి నెయ్యి ఒక రెండు కే జీలు దూద్పేడ ఒక రెండు బాక్సెస్ అండి మనీ మేము క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తామండి లేదంటే మీకు ఫోన్పే అయినా అంటే ట్రాన్సాక్షన్ ద్వారా అయినా వేసేస్తామండి అకౌంట్లో అలాగే అండి మేము వేసేస్తాము ఆరు వేలు మీరు రేపు పొద్దున్నే మాకు తొమ్మిది గంటల కల్లా కావాలండి ఈ ప్రోడక్ట్స్ అన్ని ఆ ఖచ్చితంగా తీసుకుంటామండి అలాగే అండి రేపు తొందరగా పంపించండి కొంచెం మాకు కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయి దానికి వాడుకోవాలి సరే అండి థ్యాంక్స్ అండి శాంతి నగర్ అండి శాంతి నగర్ థర్డ్ స్ట్రీట్ సెవెంటీన్త్ బ్లాక్ అండి అలాగే అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రెస్పాండ్ అవుతాము అవును